నాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం కుక్క పిల్లని చాలా ఇష్టంగా చాలా రోజులు పెంచుకున్న ఒక రెండు సంవత్సరాల వరకు మా ఇంట్లోనే ఉండిందది ఒకరోజు ఏమైందంటే అది రోడ్లోకి వెళ్ళింది రోడ్లోకి వెళ్ళగానే ఒక కారొచ్చి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది నాకు అప్పుడు అనిపిచ్చింది ఎందుకు ఇన్ని రోజులు మనం ఇలా ఇష్టంగా ప్రేమగా చూసుకున్నా కుక్కపిల్ల ఇలా చనిపోతే కళ్ళ ముందర చనిపోతే ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుంది మనం ఆ బాధని తట్టుకోవడం కూడా కాదు ఎందుకంటే మనలో కలిసిపోయి మనలా ఉండి మనతో కలిసి జీవించి సడన్గా వెళ్ళిపోతే ఆ బాధ ఒక మనిషి చనిపోతే ఎంత బాధైతే ఉంటుందో ఒక పెంపుడు జంతువు చనిపోయిన కాని అంత బాధే ఉంటుంది నాకు ఎప్పుడు కుక్కలని పెంపుడు కుక్కలనినే కాదు జంతువులన్నింటి పిల్లిని ఇలా చాలా వాటిని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం కానీ అలా ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్లకి అలా పెంచుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు పెంచి ఇన్ని రోజులు దాన్ని ప్రేమగా చూసుకుని ఒక్కసారిగా ఇలాంటి ఏదైనా ఎదురైతే ఆ బాధని తట్టుకోవడం కాదు నా ఉద్దేశంతో మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పెంచుకోవడానికి ఒప్పుకోవటం లేదు కానీ నాకు ఇప్పటికీ ఇలా పెంపుడు జంతువులని పెంచుకోవాలంటే నాకు చాలా ఇష్టం కాని నేను ఒకసారి మళ్లీ కూడా తెచ్చుకున్నాను ఒక కుక్క పిల్ల చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నాను కరెక్ట్గా ఒక నాలుగు రోజులు ఉండే మా ఇంట్లో కానీ మా ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అలా జరిగిన విషయం అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు అలా పెంచుకోవడాన్ని సహించట్లేదు ఎత్తుకొని పోయి ఇచ్చేవరకు వదల్లేదు మళ్ళీ మరుసటి రోజు ఎత్తుకొని పోయి ఇచ్చేశాక మా ఇంట్లో వాళ్ళు కామ్ అయ్యారు లేకపోతే రోజు తిడుతూనే ఉండేవారు అందుకనే నేను ఎత్తుకొని పోయి ఇచ్చేశాను ఇప్పుడు నాకు పెంపుడు జంతువులని పెంచుకోవాలంటే చాలా ఇష్టం కానీ ఏం చేస్తాం ఇంట్లో పరిస్థితులు అట్లున్నాయి పరిస్థితులు అంటే ఇంకా ఏం చేస్తాం ఇలా ఇన్ని రోజులు పెంచుకొని ఒక్కసారిగా వదులుకోవాలంటే అవదు కదా